మా స్థానిక న్యూస్పేపర్లు అయితే మాకు సి పొలిటికల్ యాక్సెంట్రెస్ మాకు చుట్టుపక్కల జరిగే యాక్టివిటీస్ అవ్వన్నీ మాకు అనేది కూడా మాకు తెలియచేస్తుంది బట్ మాకు ఇక్కడ మన డిస్ట్రిక్ట్ వైజస్ మాకు ఆ పేపర్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు ఆ డిస్ట్రిక్ట్ వైజ్లో మాకు ఆ డిస్టిక్లో మాకు ఏమి జరిగాయి మా డిస్టిక్లో మాకు ఏమి జరిగాయి అనేది కూడా మాకు ఆ పేపర్ ద్వారా మేము తెలియచేసుకుంటాం ఇన్కేేస్ మా ఇప్పుడు ఇన్కేేస్ మా డిస్ట్రిక్ట్ ఇది ఎక్కడేది జరిగినా కూడా మాకు అవైలబిలిటీలో ఉండే పేపర్స్ వచ్చి ఈనాడు సాక్షి ఇన్కేేస్ అదర్స్ ఎన్నో ఉన్నాయి బట్ మేము అనేది కూడా మాకు ఈజీగా అనేది వాళ్ళు తెలియచేస్తారు